ఇరవై నాల్గవ తేదీ పదో నెల పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఒకటోవ తేదీ ఐదో నెల రెండు వేల రెండు ఒకటవ తేదీ పన్నెండొవ నెల పంతొమ్మిది వందల తొంభై ఆరు పన్నెండవ తేదీ పన్నెండవ నెల రెండు వేల పన్నెండు ఇరవై ఒకటో తేదీ ఆరో నెల రెండు వేల నాలుగు